మా పెరట్లో లేదా తోటలోకి పక్షులు అలంకరించడానికి ఆకర్షించడానికి మా వద్ద ఎన్నో చిట్కాలు ఉన్నాయి మేము వాటికి రోజు గింజలు ఇంకా నీళ్ళు పెడుతున్నాము అలానే ఎంతోమంది చూసుకుంటే కొన్ని చరిత్రలలో పక్షులను చూడడానికి ఎన్నో విధమైన ఎంతో మంది జనాలు ఆసక్తి చూపుతారు వాటి రకరకాల రూపాలు కొత్త కొత్త రంగులతో వాటి కొత్త కొత్త ధ్వనులతో మమ్మల్ని ఎంతో ఆకర్షిస్తాయి మా తోటలో పక్షులు ఎంతో అందంగా కూస్తాయి మా పక్షులు వీక్షించడానికి మేము అప్పుడప్పుడు తోటల్లోనూ లేదా మా పొలాల్లోనూ తిరుగుతూ ఉంటాము దాని ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అ రంగు రంగు చిలుకలను రంగు రంగు కూతలను కొత్త వింతైన కూతలను వినడానికి వాటిని వీక్షించడానికి మేము ఎంతో ఆశక్తి చూపుతాము వారిని ఆకర్షించడానికి కొన్నిగింజలను లేదా కొన్నినీళ్ళను వారికి ఇస్తా వాటికి పెడతాము అవి రోజు పొద్దున్నే వచ్చి దాని అందమైన స్వరంతో కొన్ని రాగాలు తీస్తాయి చాలా మంది పక్షులను వాటి వింత రూపాలని చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతారు దాని కోసం ఈ చర్యలను కూడా తీసుకుంటారు పక్షులను రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే మేము చేస్తాము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్షులకు ఉపయోగపడే ఆహారాన్ని ఇంకా శ్రేష్టమైన దాన్ని వాటికి అందిస్తాము